హలో మేడం చెప్పండీ అవును మేడం ట్రావెల్ ఏజెంట్నే మేడం ఆ ఓకే మేడం మేడం మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరు నాతో ఒకసారి చెప్తే నేను బడ్జెట్ ఎంత పడుతుందో చెప్తాను మేడం కాకినాడ టు ఢిల్లీ మేడం ఎన్ని డేస్ ప్రయాణం చేయాలనుకుంటున్నారు మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకే మేడం అయితే మేడం ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోగా మీకు ట్వంటీ థౌజండ్ అయితే అవుతుంది మేడం క్యాబ్ మాదే మీరు డీజిల్ అయితే మీరు కొట్టించుకోవాలి ట్వంటీ థౌజండ్తో పాటు డీజిల్ కూడా మీరే వేయించుకోవాలి మేడం మేడం మేమే చూపిస్తాం మేడం దానికి బిల్ మాత్రం మీరే పే చేసుకోవాలి మేడం ఓన్లీ నేను ట్రావెల్కి మాత్రమే తీసుకుంటున్నాం ఆ ఓన్లీ మీరు ఢిల్లీలో అన్నిప్లేసేస్ చూపించడానికి మీరు ఇక్కడనుంచి ఢిల్లీ వెళ్ళడానికి డీల్లీనుండి ఇక్కడకి తీసుకురావడానికి మాత్రం తీసుకుంటున్నాం మేడం మొత్తం మిగితావన్ని మీ పర్సనల్స్ మేడం అవును మేడం మేడం నేను తగ్గించే చెప్పాను మేడం యాక్టుల్గా ఢిల్లీకైతే మాక్సిమమ్ థర్టీ థౌజండ్ అయితే అవుతుంది మేడం అది మేడం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తున్నారు అని తెలుసుకోవచ్చా మేడం అంటే క్యాబ్ ఫెసిలిటీ అది చూసుకోవాలికదా మేడం ఓకే మేడం అయితే నేను నా ప్రోఫైల్ అయితే మీకు షేర్ చేస్తాను మేడం ప్రొఫైల్ షేర్ చేసిన వెంటనే మీకు ఏ క్యాబ్ నచ్చిందో మీరు నాతో చెప్తే నేను ఆ క్యాబ్ ప్రిపేర్ చేసుకుంటాను మేడం ఓకే మేడం ఖచ్చితంగా నేను అరెంజ్ చేస్తాను మేడం ఓకే మేడం మీరు తప్పకుండా ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని మాకు మీరు నాకు కాంటాక్ట్ అయితే మేడం మేము వెంటనే రెడీ అవుతాం మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం